నాకు చిన్నప్పటినుంచి ఎలాంటి ఆటలపైన ఇష్టం లేకుంటుండే ఎప్పుడైతే నేను ఎనిమిది తొమ్మిది తరగతిలోకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ క్రికెట్ క్రికెట్ ఆడేవాళ్ళు ఇంటర్కి వచ్చిన తర్వాత వాలీబాల్ ఆడేవాళ్ళు చిన్నప్పటినుంచి అయితే క్రికెట్ ఆడటం చాలా అలవాటు అయ్యింది గల్లీలో ఆడటం గ్రౌండ్లోకి వెళ్ళి ఆడ ఆడటం మెయిన్లీ నేను బ్యాటింగ్ చేస్తాననమాట బ్యాటింగ్ చేస్తాను వికెట్ వికెట్ కీపర్ చేస్తాను క్రికెట్లో పదకొండు మంది జట్టు ఆ జట్టు ఆ జట్టు ఆ జట్టులో ఒకటి వికెట్ కీపర్ సిక్స్ బౌలెర్స్ మిగతాది ఫీల్డెర్స్ అండ్ బ్యాట్స్మెన్ ఉంటారు క్రికెట్లో టి ట్వంటీ ఓడిఐ వరల్డ్ కప్ సిరీస్ ఐపీఎల్ ఇలా ఇలా వేరే వేరే విభాగాల్లో చాలా ఉంటాయి ఓడిఐ ఓడిఐ ఫిఫ్టీ ఓవర్స్ ఉంటుంది టి ట్వంటీ ట్వంటీ ఓవర్స్ ఉంటుంది ఓడిఐ అనేది ఫా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది వస్తూ ఉంటుంది అలా వరల్డ్ కప్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నిజంగా దాని తర్వాత వాలీబాల్ వాలీబాల్ ఇష్టం వాలీబాల్లో మొత్తం పన్నెండు మంది ప్లేయర్స్ ఆరు ఆరు మెంబర్స్గా డివైడ్ అవుతారు ఒక్కొక్క టీంకి ఒక టీంలో సిక్స్ మెంబర్స్ ఇంకోక టీంలో సిక్స్ మెంబర్స్ లాగా ఒకరు ఒకరు బూస్టర్ ఇద్దరు షూటర్స్ ఒక మిడిల్ పర్సన్ ఇద్దరు డిఫెండర్స్ ఆ బాల్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు అది ఆడేటప్పుడు చాలా ప్రోత్సాహం ఉత్సాహం చాలా పెరుగుతుంటుంది అది ఒక మోటివేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ లాగా ఉంటుంది మెయిన్గా మైండ్ పవర్ పెరుగుతుంది బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మైండ్ కామ్గా ఉంటుంది నేను డైలీ డైలీ ఆడుతాను డైలీ మాకు ఒక గ్రౌండ్ ఉంటుంది డైలీ ఒక టీంతో ఆడుతూ బెట్టింగ్ లాగా చే బెట్టింగ్ లాగా పెట్టుకొని ఆడుతుంటాం వాలీబాల్ మాకు ఇంకా అది ఇంక ఇంక ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ లాగా అవుతుంది అది మేము ఎప్పుడు ఆడే ప్లేస్కి చాలామంది ప్రజలు కానీ చాలా మంది సెలబ్రిటీస్ కానీ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు పాటిస్పేట్ చేస్తూ ఉంటారు మాకు ఇంకా ఇంకా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు అలా నేను డైలీ ఆడి ఆడి ఆడి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో సెలెక్ట్ అయ్యాను వాలీబాల్ నెక్స్ట్ నా మ్యాచ్ వచ్చేసి ఈ మార్చ్లో ఉంది నాకు మ్యాచ్ దానికి నేను చాలా రుణపడి ఉన్నాను వాలీబాల్కి వాలీబాల్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం